పాడడంలో నాకు గుర్తుండిపోయే ఒక అనుభవం అంటే నేను ఎక్కువ పాటలు అయితే అందరి ముందరైతే పాడను నేను ఒక బాత్రూమ్ సింగర్ని అంటే నేను ఎవరు లేనప్పుడు చాలా చక్కగా గట్టిగా పాటలు పాడతాను అనుభవాలు అంటే ఏముంటాయి అనుభవాలు అయితే ఏమీ లేవు నేను పాట పాడేటప్పుడు నేను మంచిగా పాడుతున్నానని ఫీల్ అవుతానని నా పక్కన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు తెలియదు నా పక్కన వాళ్ళు కూడా నన్ను నా పాట బాగుంటుంది అని అనుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాడడంలో మనం పాడేటప్పుడు మనం ఫీల్ అవుతాము ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది అంటే నేను బాగా పాడుతున్నా అనేటట్లు ఫీల్ అవుతాము ఇట్లా గుర్తిండిపోయే సంఘటనలు అంటే ఏం లేవు ఏదో అప్పుడప్పుడు అలా పాడుతూ ఉంటాము అంతే ఇట్లానే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది బాగా పాడుతున్నాను కదా అని నేను ఎందుకు సింగర్ కాకూడదు అని సింగర్ అయ్యి ఉంటే బాగుండేదేమో అని